చెప్పండి ఓకే మేడం మీరు ఏం అనుకోకపోతే మీ పేరు చెప్తారా ఓకే అండి ఓకే అండి ఏ ఫుడ్ ఓర్డర్ పెట్టారండి ఓకే అండి ఓకే అండి అంటే బై మిస్టేక్ మారినట్టు ఉన్నది మేడం మీకు ఫుడ్ అనేది మేడం అంటే ఫుడ్ అనేది ఇంక మార్చడానికి ఉండదు మేడం అంటే ఇది మీరిక్కడ కింద కూర్చుని తినేటట్టు మేము మార్చగలం కాని రూమ్ సర్వీస్ కదా మేడం వేరే వాళ్లు ఎవరన్నా చూస్తే మళ్ళీ వాళ్ళ మాకు ప్రాబ్లమ్ అవుతుంది కదా మేడం మీరేమి అనుకోకపోతే మీరు ఈ ఒక్క పూటకి అడ్జస్ట్ చేసుకొని తినేయండి మేడం అంటే అంటే లేదు మేడం మీరు వేరే ఆర్డర్ పెట్టుకుంటే ఇప్పుడు మీరు పెట్టుకున్న ఆర్డర్ర్కి రెండు చార్జీలు కలిపి మీరు ఫుడ్ పే చేయాల్సి వస్తుంది మేడం ఎమౌంట్ అనేది అంటే మా వాళ్ళు అనేది చాలా కరెక్టుగా ఇస్తాము మేము ఒకసారి వెళ్లి మేము మా స్టాఫ్తో మాట్లాడి మీకు ఇన్ఫార్మ్ చేయమంటారా లేకపోతే మేము చూసి మీకు కరెక్ట్గా అది ఫుడ్ అది మీదా కాదా మళ్ళాక మీకు చెందుదా లేదా అని చెప్పి మేము ఒక హాఫ్ ఆన్ అవర్లో మళ్ళీ మీకు తిరిగి కాల్ చేస్తాము మేడం ఏంటి మేడం సరే మేడం మేము కనుకొని మీకు నేను చెప్తాను మేడం ఒకవేళ చేంజ్ చేసేలా ఉంటే అంటే మీరు స్పూన్స్ కట్ కాదండి మాకు ప్యాకెట్ అనేది మీరు ప్లేట్లో వేసుకోకూడదు మేడం డైరెక్ట్గానే ఇచ్చేయాలి మీరు పేట్లోకి ఎక్సచేంజ్ చేసుకుంటే మేము ఫుడ్ అనేది తీసుకోము అండి కంపా మేమ్ చూసి మేము మీకొక హాఫ్ అన్ అవర్లో మేము మీకు ఫోన్ చేస్తాం మేడం అంటే అదే మేడం అదే ఫుడ్ ఒకేలా ఇప్పుడొచ్చి మా వెయిటర్ మీ దగ్గర చూస్తారు మేడం ఒకే అది మీ ఫుడ్ ఐతే మేము ఎక్సచేంజ్ చేస్తాం మేడం ఒకే నా మేడం థ్యాంక్ సోరీ మేడం